నేను చిన్నప్పటి నుంచి స్టాంపులు అనేవి దాచుకుంటూ ఉన్నాను యాభై రూపాయల స్టాంపు పది రూపాయల స్టాంపు వంద రూపాయలు స్టాంపు ఇలా ఇవన్నీ స్టాంపులు దాచుకున్నాను అలా అదే విధంగా రెవెన్యూ స్టాంప్ కూడా దాచుకున్నాను ఇవి అప్పట్లో బాండ్ అని అనేవారు అలానే నేను పది పైసలు ఇరవై ఐదు పైసలు ఆ అర్ధరూపాయ ఒక పైసా రూపాయి కాగితం రూపాయి కాగితం కాగితం ఐదు రూపాయలు కాయిన్ పది రూపాయలు కాయిన్ ఇలా నా నాణాలన్నీ నేను సేకరించి ఒక దగ్గర భద్రంగా దాచుకున్నాను మా మ్యాడం ప్రాజెక్ట్ వర్క్ చెప్పినప్పుడు అవన్నీ బుక్ లో అంటించి చూపించాను అలానే నేను ఇప్పుడు ఆ అంటించిన వన్ని రాబోయే తరానికి మన భారతదేశం గురించి మన భారతదేశం నాణాల గురించి గొప్పతనం గురించి చెప్పడానికి అవకాశం ఉంది